నమస్కారం అండి గోదావరీ సూపర్మార్కెట్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను తప్పకుండా అండి చెప్తారా అండి నేను రాసుకుంటాను కందిపప్పు మినపప్పు ఇలాగ ఆయిల్ ప్యాకెటు ఎంతండి ఒక సరే అండి వంద గ్రాముల ప్యాకెట్ అదీ కేజీ ఇమ్మంటారా అరకేజీ ఇమ్మంటారా అవునా ఇంకా అండీ సరే అండి ఉందండి ఉన్నాయండి లూజు ఉన్నాయి ప్యాకెట్లు ఉన్నాయి సరే అండి ముప్పై రూపాయిలు సరే అండి కందిపప్పు ఉందండి దుర్గా నేయ్యుంది లేకపోతే కొత్తగా హేచన్ నెయ్యని కూడా వచ్చింది హేచన్ కంపెనీది ఏం ఇమ్మంటారు సరే అండి ఎంతండి అది వంద గ్రాములది ఇవ్వనా లేపోతే పావుకిలో డబ్బా ఇ సరే అండి సరే అండి ఇంకా అండి ఆవు పాకెట్ టీ పొడీ లేకపోతే సోపు బ్రషూ టంగ్ క్లీనర్ లాంటివి ఏవైనా కావాలండి ఇంకేమ్ సరే అండి ఉన్నాయండి ఉన్నాయి సాంబార్పొడి కానీ లేకపోతే గరం మసాలాలు అవును అలాగే మ్యాగీ యప్పీ లేకపోతే నూడిల్స్ లాంటివి స్నాక్స్ సరే అండి షాంపూలు లేకపోతే బియ్యం బస్తా కావాలండి బియ్యం బస్తాలాంటివి ఏవైనా కావాలండి ఉన్నాయి అంటే లలితా ఉందండి కర్నూలు సోనా ఉందండి లేకపోతే పిఎల్బి బియ్యం పిఎల్ రైస్ బ్యాగ్లు కూడా ఉన్నాయండి రేటు పెరిగినాయి అండి ఇదివరకు పదమూడు ఎనభై ఉండేది ఇప్పుడు పద్నాలుగు ఎనభై అయ్యింది అంతేనా మేడం ఉన్నాయండి డాబర్ హనీ కాకపోతే ఎంతలో అండి మాములుగా చిన్న బాటిల లేకపోతే కొంచెం ఇంకేవన్నా కావాలండీ అంటే ఆయిలు అంటే హెయిర్ ఆయిల్స్ కానీ సరే అండీ దాంట్లో గోధుమరవ్వ లేకపోతే తెల్లరవ్వ ఉంటుంది కదండి సరేనండి ఇంకేమన్నా కావాలండీ అంటే పెరుగు ప్యాకెటు లేకపోతే పాలు

అంటే బా రిమోట్ బ్యాటరీలు అలాంటివి ఏమన్నా కావాలండి రీఫిల్ అండీ మిషన్ మే మిషన్ కావాలా అండీ మిషన్తో పాటు కావాలా లేకపోతే ఉట్టీ రీఫిలే ఇమ్మంటారా సరే అండి పౌ పౌడర్ డబ్బా లాంటివి పాండ్స్ లేకపోతే వ్యాసిలీన్ క్రీంలు ఇలాంటివి వెనిగర్ కూడా ఉంటాయండి వెనిగర్ లేకపోతే సరే అండీ దాంతో పాటు మీకేమన్నా చిల్లీ సాస్ ఉందండి దీంతోపాటు మీకు అంటే ఫె ఫ్రెషనర్స్ ఉంటాయి కదండి ఒడొనిల్ అని లేకపోతే ఇలాంటివి ఏవైనా కావాలండీ ఉందండి సరే నండి అవునండి ఓకే అండీ

విడివిడిగా మీకు ఏ ఎంతెంత కావాలో చెప్తే అలా వేస్తాం లేకపోతే ప్యాకెట్లంటే వాళ్ళూ అనుకొని వేస్తారు కదండీ ఇంత అమౌంట్ అని అంత అమౌంట్ వేస్తారు వేస్తారండి కావాలంటే అలా ప్యాక్ చేయమంటే చేస్తారు తప్పకుండా అండీ ఉన్నాయండి అలాగే సేమ్యాలు ఏమైనా కావాలండీ తప్పకుండా అండి పసుపండి ఈ హార్లిక్సు బూస్టు ఇలాంటి ఏమన్నా కావాలండి సరే అండీ ఉందండి ఇస్తాను అంతేనా అండీ సరే అండీ ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ బట్టి అక్కడ పేరు రిజిస్టర్ అయ్యిందండి ఆల్రెడీ మీరు ఇంతకు ముందు తీసుకున్నట్టున్నారు కదా అదే అడ్రస్ అండీ మీది సరే అండీ బిల్లు మీరు ఏమైనా ఫోన్ పే చేస్తారా లేకపోతే డెలివరీ అబ్బాయి ఇంటికొచ్చినప్పుడు ఇస్తారా అండీ సరే అండీ మీకు ఒక గంట గంటన్నరలో వస్తాయండి ఇవి ధన్యవాదాలు